హలో టూరిస్ట్ గైడ్ సిద్ధార్థనా మాట్లాడుతుంది నేను వెంకట కార్తికేయ నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్లో ఏయే ప్రసిద్ద ప్రదేశాలు తిరగవచ్చు అంటే నాకు ఏంటంటే పెద్ద పెద్ద గుడుల నుంచి మంచి మంచి సీన్ల లాండ్స్కేప్ సీనరీలు అలానే ప్రశాంతంగా ఉండే ప్రదేశాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఇటువంటివి ఏవైనా ఉంటే నాకు ఒకసారి ఏదైనా ఓ మంచి ప్లాన్ చెప్పండి

మంచిదేను అండి మీరు దేవుడి దర్శనంతో మొదలు పెట్టడం నాకు చాలా నచ్చింది అవును అండి విన్నాను గోదావరి అవునా అవునా నేను ఒక శివ భక్తుడినే అండి

అవునండి నేను విన్నాను విశాఖపట్నం బీచ్ చాలా ఎక్కువ మంది వెళుతుంటారు చాలా ప్రసిద్ధి చెందింది మంచి గుర్తింపు కూడా ఉంది దానికి అది అప్పుడు అయింది కదండి అది ఘాజి అటాక్కు అది అక్కడేనా అండి అంటే అప్పుడు ఆ సబ్మెరీన్ ఏదో కొట్టుకు వచ్చింది అన్నారు అది అక్కడే ఉందా ఇంకా మీరు చెప్పింది అంతా విన్నాను నాకు చాలా నచ్చింది కానీ నాకు ఈ ప్రయాణం అంతంలోని ఒక మంచి ప్రదేశం తీసుకెళ్ళాలి అంటే అరకు గురించి విన్నాను మరి నాకు అరకు గురించి మీరు ఏమి చెప్పలేదు ఖర్చు గురించి మీరేమి ఆలోచించవద్దు అండి నేను మంచిగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూసి తెలుసుకొని ఆనందించి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వచ్చాను సో మీరు ఖర్చు గురించి మీరేం పట్టించుకోవద్దు ఎంతైనా పర్లేదు అంటే మన మనాలిలా అంటారా ఇప్పుడు మంచిది అండి ఇలాంటిదే నాకు కావాలి మేము అయిదుగురుం వస్తున్నాము అండి నేను మా స్నేహితులు ఇద్దరు ఉన్నారు నా భార్య పిల్లలు కూడా ఉన్నారు సరేనండి మీ మీ యజమానితో మాట్లాడి నాకు మరి ఎంత అవుతుందో ధర చెప్పండి నేను మీకు అడ్వాన్స్ ఎంతో కొంత పే డబ్బులు చెల్లించేస్తాను అలానే అండి మీతో ప్రయాణం మంచిగా ఉంటుంది చాలా క్రొత్త విషయాలు తెలుసుకుంటానని ఆసక్తితో సెలవు